ప్రజలందరూ కలిసి జరుపుకునే మతపరమైన సామాజిక కార్యక్రమాలు అంటే అది ఏమైనా మతపరమైన అంటే హిందువులకు సంబంధించిన పండుగలు అన్నీ మతపరమైన కార్యక్రమాలు అవుతాయి లైక్ దీపావళి అవ్వచ్చు సంక్రాంతి అవచ్చు నరకాసురుని వధించినందుకు దీపావళి అవ్వచ్చు దుర్గాదేవి సందర్భంగా విజయ దశమి అవ్వచ్చు అనేక రకాలుగా మల్లికార్జున స్వామి దేవ మల్లికార్జున స్వామి పుట్టినరోజుగా శివరాత్రి అవ్వచ్చు శివ కళ్యాణం సందర్భంగా శ్రీరామనవమి రాముని సందర్భం రాముని వివాహం వేడుకగా అది అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రజలందరూ కలిసి జరుపుకునే మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాలు ఇంక క్రిస్టియన్స్ విషయానికి వస్తే అది క్రీస్తు జన్మదినంగా జీస్ జీసస్ పుట్టినరోజుని మనం క్రిస్మస్ అంటాం గుడ్ ఫ్రైడే అంటారు ఇలాంటి ఉంటాయి పండుగల విషయాని కొస్తే హోలీ అవ్వచ్చు ఇంక రకరకాల అయినయి అసలు సామాజిక కార్యక్రమాలుగా జరుపుకోచ్చు కార్యక్రమాలు అంటే అందరం కలిసి ఆనందంగా సమూహంగా ఉండటమే కార్యక్రమాలు స సపోజ్ అదే ఎగ్జాంపుల్గా తీసుకుంటే సంక్రాంతికి అందరం కలిసి పతంగులు ఎగరేయడం అదొక సమూహంగా జరుపుకునే కార్యక్రమం అది మతపరమైన అంటే హిందూ పండుగలు సాంప్రదాయంగా మనం సంక్రాంతి జరుపుకుంటాం దాని దానిమీద ఆనందంతోని పతంగులు ఎగరేస్తాం సో ఇది దాని కిందికి వస్తుంది